కూచుపూడి నృత్యంలో నాకు వేదాంతం సత్యనారయణ శర్మ గారంటే చాలా ఇష్టం నాకు ఎందుకంటే అతని అతని గురువుల్లో అతనిలో చూసిన నేను ఆ నృత్యం కానీ నేర్పించే కళలు కానీ చాలా స్పష్టత ఉంది ఎప్పుడు కూడా తడబడకుండా చెప్తారు కూచిపూడి కి సంబంధించిన చిత్రాలు నా దగ్గర చాలా సేకరించాను అందులో మనకి తెలుగు సంస్కృతిని తెలియచేసేలా అందరికీ తెలియజేసేలా ఆ నృత్యం చాలా అందమైన చిత్రాలతో చాలా అందమైన నృత్యంగా పేరు తెచ్చుకుంది కూచిపూడి నృత్యం చాలా కష్టమైన నృత్యం ఎందుకంటే దాన్ని నేర్చ నేర్చుకోవడానికి చాలా సమయం పడుతుంది అది నార్మల్గా వచ్చే డ్యాన్స్లాగా కాకుండా చాలా శ్రద్ధతో వెయ్యాలి ఒక ఒక అడుగు వేసేటప్పుడు చాలా ఆలోచించి వేస్తాము అలాగే ఆ డ్యాన్స్లో కూచుపూడి నృత్యంలో కూడా చాలా ఆలోచించి స్పష్టంగా ఎటువైపు వెయ్యాలో అటువైపుగా వేసి మన గురువుల్ని మెప్పించాలి ఇదే కూచిపూడిలోని మొదటి భాగం